హా నాకు తోబుట్టువుగా నా చెల్లి ఉంది మా చెల్లి చాలా బాగా మాట్లాడతూ ఉండుద్ది కాని నేను చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాను ఎవరితోను కలవకుండా ఉంటాను నా ప్రపంచం నాలాగే ఉండుద్ది కాని మా చెల్లి అందరితో కలిసి పోతూ ఉండేది అందరితో రోజు ముచ్చట్లన్ని చెబుతూ ఉంటుంది మా చెల్లి అందరితో కలుస్తూ ఉండటంతో పాటు నన్ను జస్ట్ మాట్లాడేది అది కూడా మా కుటుంబంలోనే బయట వాళ్ళతో అలా మాట్లాడదు బయట వాళ్ళ ముందు నన్ను ఎంతో గౌరవంగా చూసుకునుద్దీ నేను మా చెల్లికి కష్టం రాకుండా చూసుకుంటాను కాని ఎవరైనా ఏదైనా అంటే అనకుండా ఉండడాన్ని మందలిస్తున్న బాగా మా చెల్లి ఏ చెడు ఆలోచనలు పెట్టుకోకుండా చెడు మార్గంలో ప్రయాణించకుండా చూసుకుంటూ వస్తున్నాను ఏమైనా తప్పు చేస్తే సరి చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే నాకొక మంచి అన్నయ్యలా ఉండాలని ప్రయత్నిస్తున్నాను మా ఇద్దరిలో భిన్నాలు రెండే రెండు ఉన్నాయి అది అందులో ఒకటి చదువు రెండోది మాట్లాడడం మూడోది మా ఇద్దరికి క్షణం తీరిగపట్టదు మా చెల్లి నేను ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాం కానీ ఏమైనా పరిస్థితి వస్తే మాట్లాడుకుంటూ ఉంటాం ఏమైనా ఇబ్బంది వస్తే ఇద్దరికి సాయం చేసుకుంటాం వీటి సమయాల్లో తెగ కొట్టుకుంటాం శత్రువులులాగా ఇది చాలా ఆనందం అని చెప్పుకోవచ్చు హాస్యం కలిగించే సంఘటన అని చెప్పుకోవచ్చు మా చెల్లి బాగా చదువుతుంది మా ఇంట్లో మా అమ్మ ఆ తర్వాత మా చెల్లె బాగా చదువుతుంది అది అది బట్టి పట్టి చదువుతుంది అండ్ ఉన్నది ఉన్నట్టుగా ఓ తెగ చదువుతూ నింపేస్తుంది నా వరకు వచ్చే సరికి నేను అలా కాదు ఏదైనా ఉంటే అది ఆలోచించుకొని కరెక్టా రాంగా అన్నట్టుగా అంటే సమాధానం స్పష్టంగా అర్థం అయ్యేటట్టు చూసుకొని అర్థం చేసుకొని నాకు సారాంశం ఏమని ఉంటుందో అది మాత్రమే రాస్తాను సో ఆ విధంగా నాకు మా తోబుట్టువైన మా చెల్లికి ఇలాంటి తేడాలు ఉన్నాయి మా చిన్ని నాకన్న గట్టిదే కాని పెద్ద పెద్ద గొంతు వేసుకొని అరుస్తూ ఉండుద్ది కాస్త కూడా తగ్గదు మనం తగ్గాల్సిందే అన్నట్టు ఉంటుంది నేను ఎంత చెప్పినా వినదు నాకు మా చెల్లికి వీటి విషయాల్లోనే గొడవ జరుగుతూ ఉంటాయి వెళ్ళి చెపితే మా అమ్మ దగ్గర నన్ను ఎప్పుడు తక్కువ చేద్దామా అని చూస్తుంది నేను తిట్లు తింటూ ఉంటే సంతోషంగా ఉండుద్ది అంటే ఒక ఆనందాన్ని ఇవ్వచ్చు లేదా నేను గొప్ప నేను గొప్పగా నన్ను పొగుడుతారని గర్వం ఉండాలని కోరుకున్నది ప్రతి విషయంలోను మా చెల్లెలు ఆ విధంగా ఇదంతా జరుగుతూ ఉండుద్ది ఇది మాకు ఉన్న భిన్నాలు